నమస్కారం అండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నానండి ఆ వాటి గురించి కొంచెం మీకు వివరించి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కట్టిద్దామని అనుకుంటున్నాను అండి దాని గురించి మాట్లాడదామని వచ్చాను

ఏం లేదండి ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే అండి మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఆ సంఘటన కొంచెం ఇబ్బంది అయిన అంటే యాక్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా వైద్య పరంగా తగిలినప్పుడు మీకు ఈ అనేది మీకు కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి అండి మీరు కట్టిన దాని కన్నా ఎక్కువ వస్తుంది అలా ప్రస్తుతం మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారండి

అదేనండి ఏం లేదండి ఈ పాలసీ అనేది మీ పిల్లలకి మీ ఇంట్లో ఉన్న వారికి కూడా ఉపయోగపడతాయండి అంటే ఎవరి పేరు మీదైనా వేసుకోవచ్చు పిల్లలు ఏంటంటే అండి అవి ఇప్పటి నుండి వారి కోసం డబ్బులు కనుక దాచారనుకొండి వారి చదువు కోసమో లేకపోతే వాళ్ళ పెళ్ళి కోసమో మీకు డబ్బులు అనేవి ఉపయోగపడతాయి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత

ఆ అంటే మీ పిల్లల పేరు మీద పాలసీ అంటే అండి అది ఆ కొన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే పదిహేడు సంవత్సరాలు ఉంటుంది లేకపోతే ఇరవై సంవత్సరాలు అని లాంగ్ టర్మ్ పాలసీలు కూడా ఉంటాయి అండి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో అహ లేదండి లేదు ఇరవై కట్టక్కర్లేదు దాన్ని మీరు మీరు ఇరవై సంవత్సరాలలో ఒక పదిహేడు సంవత్సరాలు మాత్రమే కడతారు మిగతావన్ని కూడా కంపెనీయే భరిస్తుంది అంటే మిగితా మూడు సంవత్సరాలు కూడా మీరు ఏది అయితే కట్టాలో అదంతా కంపెనీయే కడుతుంది చివరగా మీకు మొత్తంగా ఇంట్రెస్ట్తో కలిపి మొత్తం అంతా మీకు వచ్చేలా ఉంటుంది మూడు సంవత్సరాలు మాత్రం కంపెనీయే కడుతుంది అండి మీరు ఇరవై సంవత్సరాలలో పదిహేడు సంవత్సరాలు కడితే సరిపోతుంది అహ అది కొంత టైం పడుతుంది అండి అంటే ఎలాగ అంటే అండి అది మీ దగ్గర ఉన్న బాండు ఇవన్నీ కూడా మళ్ళీ ఆఫీస్లో ఇచ్చి అక్కడ వాటిని వెరిఫై చేసి అయ్యిందా లేదా చూసి ఇదంతా అవడానికి అండి ఒక మూడు నెలలు పడుతుంది అండి మూడు నెలల తర్వాత మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఆ ఉంటుంది అండి వడ్డీ అనేది ఉంటుంది వడ్డీ లేకుండా ఎవరూ కట్టరు కదండీ వడ్డీ అనేది ఎంత ఉంటుంది అంటే అండి మీరు కట్టే దానిమీద మూడు శాతం వడ్డీ అనేది ఇస్తారండి

తప్పకుండా రు రాసుకుంటారా అండి నంబరు తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు అయిదు ఒకటి ఒకటి ఆరు ఏడు ఉంటానండి అడిగి చెప్తే నేను వచ్చి మీ చేత పోలసీ వేయించుకుంటాను పడుతుంది అండి మీకు జీవిత కాలం ఉపయోగపడేది ఇది సరేనండి ఉంటానండీ